హలో షాప్ ఓనర్ గారు మేము ఇన్ని బట్టలు తీసుకున్నాము మాకు ఇది బట్టలకి బిల్లు వేసి ఇవ్వండి ప్యాంటులు ఒక నలభై తీసుకున్నాము డ్రస్సులు ఒక యాభై తీసుకున్నాము టీషర్టులు ఒక ఫిఫ్టీ తీసుకున్నాం చొక్కాలు ఒక అరవై తీసుకున్నాం చున్నీలు ఒక అరవై కుర్తీలు ఒక యాభై శారీలు ఒక అరవై తీసుకున్నాం హాఫ్ శారీలు ఒక నలభై తీసుకున్నాం వీటి అన్నింటికి బిల్లు వేసి ఇవ్వండి థర్టీ థౌసండ్ అండి మీరు తగ్గించుకోరా ప్యాంటులు కొన్ని కదా తీసుకునింది మేము నలభై కదా దీనికి చూసుకొని బిల్లు వేయండి చున్నీకి ఎంత వేసుకున్నారు అండి డబ్బులు ఒక్కొక్క చున్నీకి అరవై తీసుకున్నాం అండి ఫిఫ్టీ వేసుకున్నారా సిక్స్టీనా నలభై కదండి చున్నీ లేదు మేము లాస్ట్ టైమ్ నలభైకి తీసుకున్నాం అండి రెగ్యులర్ కస్టమర్కి కూడా పెరిగినాయి అని రేట్ చెప్తే ఎలా అండి మీరు సర్లేండి మాకు నలభైకి వేసుకోండి లేదు పార్టీ లేండి అంటే మిగతా దాని మీద పెంచినారు కదా మీరు డ్రస్సులు మీద శారీస్ మీద దానికి కూడా పెంచినారు కదా కొత్త ఉంటాయి అండి మీరు మీ దగ్గరికి కదా వచ్చేది కొత్త మోడల్స్ వస్తాయి మీ దగ్గర బాగుంటాయి డ్రస్సులు ఇంకా ఏమైనా కానీ బాగుంటాయి అనే వస్తాం కదా మీరు మా దగ్గర కూడా ఇట్లా రేట్లు ఎక్కువ చెప్తే ఎలాా అండి మీరు తగ్గించుకోవాలి కదా కొంచెం తగ్గించుకొని చూసుకొని రేట్ వేయండి లేదండి ఇరవై వేలు ఇస్తాము లాస్ట్ చూసుకోండి మేము ఎప్పుడు వచ్చే వాళ్ళకి ఇంత రేట్లు చెప్తే మళ్ళీ మళ్ళీ మీ షాప్కి రావాలా వద్దా మేము మీరు రా రాసి ఉంటారండి వ మీ వాళ్ళ దగ్గర తీసుకోండి మా దగ్గర అంతే ఉందండి ఇప్పుడు అడ్వాన్స్ ఇది ఇస్తాము తర్వాత వచ్చినప్పుడు మళ్ళీ పే చేస్తాం అండి ఓకే అండి తీసుకోండి ఒక ఫైవ్ థౌసండ్ మీ కాడ మా కాడ ఎందుకు కానీ మాది ప్యాక్ చేసి ఇవ్వండి బట్టలు అన్నీ ఓకే అండి థ్యాంక్ యూ ధన్యవాదాలండి